సార్ నమస్కారం శ్రీ కన్యా హోటలు యజమానులు కదా నేను మీ రెస్టారెంట్ నుంచి తరచుగా ఫుడ్నీ ఆర్డర్ చేస్తు ఉంటాను నా పేరు అఖిల్ కుమార్ ఇంతకుముందు ఆర్డర్ చేసినప్పుడు మా పాత చిరునామాకి మీరు ఆహారం అందించడం జరిగింది కానీ ఇప్పుడు మేము వేరే యొక్క ఇంటికి వెళ్ళిపోయాం మా చిరునామా ఇప్పుడు మారిపోయింది దయచేసి ఈసారి మేము ఏదైనా ఆహారం ఆర్డర్ చేసినప్పుడు ఈ కొత్త చిరునామాకి పంపమని కోరుకుంటున్నాము మా చిరునామా మీకు తెలియచేస్తాము ఇంతకుముందు ఒకసారి మీ రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని మేము ఆర్డర్ చేసినప్పుడు ఆ యొక్క డెలివరీ బాయ్ మా పాత అడ్రస్కు తెచ్చి ఇచ్చేసారు అంట అటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి దయచేసి ఈసారి మా కొత్త చిరునామాకి పంపవలసిందిగా మేము కోరుకుంటున్నాం మీ యొక్క హోటల్లో ఫుడ్ మాకు చాలా ఇష్టం అటువంటి రుచికరమైన ఆహారాన్ని మేము ఎప్పుడు తినాలి అనుకుంటాం అందుకని తరచుగా మీ యొక్క రెస్టారెంట్ నుంచి మేము ఆహారాన్ని తెప్పించుకుంటాం ఇప్పుడు కూడా మేము ఆహారం కొరకు ఫోన్ చేసాం ఈసారి అయిన పాత చిరునామాకు వెళ్ళకుండా ఈ యొక్క కొత్త చిరునామాకి పంపిస్తారని మేము నమ్ముతున్నాం నేను మీ ముఖ్యమైన కస్ వినియోగదారులలో ఒకరిని మీకు నేను తెలుసు అని భావిస్తున్నాను ఇంతకుముందు చాలాసార్లు మీరు నేను పంపమన్నా ఆహారాన్ని పంపారు అడ్రస్ చెప్పకపోయిన పాత చిరునామాకి పంపేవారు అటువంటి అనుబంధం కలిగి ఉన్నాం ఈసారి మేము మీ రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని డెలివరీ చేయమన్నప్పుడు మీరు ఈ యొక్క కొత్త చిరునామాకి పంపుతారని మేము నమ్ముతున్నాం ఈ యొక్క కొత్త చిరునామా మా పాత చిరునామాకి కొంచెం వెతికి రావాలి ఒక రెండు మైళ్ళు లోపలికి వస్తే అక్కడ ఒక వేప చెట్టు ఉంటుంది అక్కడ మా ఇల్లు అక్కడికి వచ్చి కొంచెం ఆహారాన్ని అందిస్తారని మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు సార్